స్కూల్ టైమ్లో నాకు నచ్చిన సబ్జెక్ట్ అయితే వచ్చి సైన్స్ సబ్జెక్ట్ సైన్స్ సబ్జెక్ట్ అంటే చాల ఇంటరెస్ట్ ఉంటు ఉండే సైన్స్ను ఫిజిక్స్ ఫిజిక్స్ అనేది ఎందుకు బాగా ఇష్టం అంటే నాకు నాకు ఇంట్రెస్ట్ మొత్తం మెషన్స్ పైనే ఇంట్రస్ట్ బాగా ఉంటు ఉండే మెషన్స్ ప్రకారంగా ఏదన్న ఏమి చేసిన మెషన్స్ ఇన్వెన్షన్ కానీ అట్ల ఉండే టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్లు ఆ మెషిన్ ద్వారా చిన్న చిన్న మోటార్స్ కానీ లైట్లు అలాంటివి ఇలాంటివి అయితే చిన్నప్పుడు అయితే బాగా ఇంట్రస్ట్ ఉండేది సో అందుకని అయితే నాకు చిన్నప్పటి నుంచి ఇలా అయితే ఫిజిక్స్ అంటేనే ఇష్టం అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్లో నుండి చాల అయితే నేర్చుకోవచ్చు అండ్ మిషిన్స్కు సంబంధించిన కానీ మోటార్స్ ఇక పెద్ద అయినాక టెక్నాలజీ మారుతుంది కాబట్టి మిషిన్స్ అన్ని అప్డేట్ అయితు ఉంటాయి సో అప్డేట్ చేయాలి అప్డేట్ కోసం అయితే అట్లా ఇప్పటికి కూడా మెషీన్స్ మీదే బాగా ఇంట్రస్ట్ సో అందుకని ఇప్పటికి కూడా నాకు స్కూల్ లైఫ్లో ఏ సబ్జెక్ట్ ఇష్టం అంటే ఫిజిక్స్ అనే చెప్తాను ఆ ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి అయితే చాలా మెషిన్స్ కొత్త కొత్తవి అయితే కనుక్కోవచ్చు కొత్త కొత్తవి తయారు చేయవచ్చు అలాగే చాలా డెవలప్ అయితే చేసుకోవచ్చు ఆ మేషన్స్ ఉంటే అయితే మనం అట్లా డెవలప్ చేసుకోవచ్చు